ఒకసారి మేము అరుంధతి మూవీకెళ్ళామండి మూవీకెళ్ళినప్పుడు మా పాపేమో సిక్స్ ఇయర్స్ ఏజ్ అనమాట నేనేమో ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్తో ఉన్నాను నేను వద్దు వద్దు వద్దు అంటే వినకుండా మా వారు సెకండ్ షోకి తీసుకెళ్ళారండి ఇంక సినిమా చూసినంత సేపు భయపడ్డాను చూడండి నేను మా పాప ఎంత భయపడ్డామో తర్వాత మధ్యలో ఇంటికెళ్ళిపోదామంటే కూడా వినకుండా మమ్మల్ని కూర్చోబెట్టి బలవంతాన సినిమా చూపించారండి మా వారు తర్వాత సినిమా అయిపోయింది నైట్ ఒంటిగంట అయ్యింది బండి మీద వస్తున్నామండి మా వారు ఏం చేశారు మెయిన్ రోడ్ లోంచి కాకుండా గల్లీలో నుంచి అయితే తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పి గల్లి నుంచి తీసుకురావడం మొదలుపెట్టారండి ఆ గల్లీలో దారి తప్పి ఒక గల్లీలోకి వెళ్ళబోయి ఇంకో గల్లీలో వెళ్ళామండి ఆ గల్లి అక్కడికి ఎండ్ అయిపోయింది చూసుకోకుండా ముందు వరకు వచ్చేసారు మా పాప ఒక్కసారి కెవ్వున అరిచిందండి నైట్ అరిచేసరికి నేను దబాలున బండి మీద నుంచి దూకేశాను ఏమైంది ఏమైంది ఏమైంది అంటే ఇంకా చూడండి అక్కడికి రోడ్ ఎండ్ అయిపోయేదప్పటికి పశుపతొచ్చేసాడు పశుపతొచ్చేసాడు అని ఒకటే పెద్ద పెద్ద అరుపులు అరిచేసింది మా పాప భయపడిపోయి నాకు చాలా భయమేసింది తర్వాత మళ్ళీ మేము వెనక్కొచ్చి ఇంటికొచ్చేసాము అనుకోండి కానీ ఆ సిచువేషన్ అయితే ఇప్పుడు కూడా మేము మర్చిపోలేము అండి నైట్ కరెంటు పోయినా ఏం పోయినా మా పాప అయితే ఇంత వయసు వచ్చినా కూడా ఇప్పటికీ భయపడుతూనే ఉంటుంది పశుపతొస్తున్నాడు పశుపతొస్తున్నాడు ఆ సినిమా జనాల మీద అంత ప్రభావం చూపించిందండి ఇప్పుడంటే టీవీలో అది చూసేసి భయం లేదేమో గానండి అప్పుడు థియేటర్లలో చూసేసరికి మాత్రం చాలా భయమేసేది అమ్మో అందులో అనుష్క నటనుంది చూడండి అబ్బబ్బబ్బా ఏమన్నా నటించిందండి సినిమానే సినిమా అండది అరుంధతంటే ఆ క్యారెక్టర్ అనుష్కకే నప్పుతుండండి పశుపతి క్యారెక్టర్ అంటే సోను సూద్కే నప్పిందండి అబ్బా ఇద్దరికిద్దరు చాలా బాగా నటించారండి ఆ సినిమాలో